అప్పట్లో అయితే సాంప్రదాయకంగా ఊరగాయలను నిల్వ చేయడానికి జాడీలను వాడేవి అవి కుండలు కావచ్చు లేకపోతే ఇటుకలతో వాటితో మట్టితో తయారు చేసినవి కుండలు ఉంటాయి వాటి వాటిలో ఎక్కువగా ఊరగాయలను నిల్వ చేసేది అలా చేయడం వల్ల ఏంటంటే ఎక్కువగా వాటికి ఎలాంటి పులుపు ఎక్కడం కానీ లేకపోతే చెడిపోవడం కానీ లేకపోతే పాడైపోవడం కానీ జరిగేవి కావు ఇప్పటికీ కొన్ని కొన్ని ప్రాంతాలలో అందరూ వాటిని వాడుతున్నారు కానీ మన బైట్ ఎక్కువ అభివృద్ధి చెందిన ప్రదేశాలలో అక్కడ అయితే మన గ్లాస్కి సంబంధించిన లాంటి ఏమంటారు గ్లాస్కి సంబంధించిన వస్తువులు ఉంటాయి కదా వాటిలలో వాటిని ఎక్కువగా నిలువ చేయడానికి ఉపయోగిస్తున్నారు కానీ ఒకప్పుడైతే ఎక్కువగా ఊరగాయలను పెట్టడానికి అలాంటివే ఉపయోగించేది అన్ని ప్రాంతాలలో జాడీలనే ఉపయోగించేవి అవి కుండతో ఇటుకలతో మట్టిలతో చేసిన వాటినే ఎక్కువగా ఉపయోగించేది ఇప్పు ఇప్పుడు అవి కొనుక్కోక వాటిని ఎక్కువగా తయారు చేయడం తక్కువైపోయి అన్ని ప్రాంతాలలో అవి దొరకట్లేదు కాబట్టి ఉపయోగించడం లేదు కానీ అలా వాడుకోవడం చాలా మంచిది ఎందుకంటే మట్టిలో కూడా మనకు చాలా పౌ పౌష్టికంగా నిలువ చేసే అంత శక్తి మట్టికి ఉంటుంది అలా ఉండడం వల్ల ఏదైనా మనం నిలువ చేసుకుంటే అవి చెడిపోకుండా ఉండేది అలా అలా ఇప్పుడు మనం జా జాడీలని కొంత మంది ఉపయోగించుకుంటారు అలానే గ్లాస్ని కూడా ఉపయోగించుకుంటారు మనం అక్కడ స్టీల్ని కానీ ఇంకా వేరే ప్లాస్టిక్స్ని కానీ మనము ఉపయోగించుకుంటే వాటి వల్ల ఏదైనా ఊరగాయలకి హాని కలిగే సిచ్యుయేషన్సే ఎక్కువ చూస్తూ ఉంటాము ఎందుకంటే వాటి వల్ల ఏదైనా చనిపోవడం చెడిపోవడం ప్లాస్టిక్ నుంచి ఏదైనా వేరే వేరే రసాయనాలు దాంట్లో చేరడం కానీ స్టీల్ వల్ల ఏంటంటే అక్కడే జంగు తినడం కానీ ఇలాంటివి జరుగుతుంటాయి అదే మనం జాడీలు మట్టితో చేసుకుంటూ ఉంటాము కాబట్టి అది ఉన్నంతసేపు దానికి ఎలాంటి హాని జరగదు నీళ్ళు నీళ్ళు పడడం కానీ లేకపోతే పాడైపోవడం కానీ పులుపు ఎక్కిపోవడం కానీ లేకపోతే ఎక్కువగా ఊరి ఊ ఎక్కువగా ప ఎక్కువ పండు అయిపోవడం కానీ మామిడికాయ పండు అట్లాంటి విషయాలకి వస్తే అలా జరుగుతూ ఉంటాయి ఇలా మనం జాడీలలో పెట్టుకొని మనం ఎక్కడికైనా తిరగవచ్చు అవి ఎన్ని రోజులైనా మనం కొన్ని ఒక సంవత్సరం వరకు నిలవ చేసుకునే అంత ఉంటుంది మనం జాడీలలో కానీ ఇప్పుడు ఉన్న ప్ర ప్రజలు ఎక్కువగా బయట గ్లాస్వే దొరికేస్తున్నాయి కాబట్టి వాటిని కొనుక్కుంటున్నారు ఎక్కువగా ఎవరూ అవి దొరకట్లేవు చాలా తక్కువ మంది ఇష్టంతో కొనుక్కొని వాటిని వాడతారు కానీ ఎక్కువ వరకైతే వాటిని ఎవరూ వాడట్లేదు అలా వాడడంలో అయితే చాలా వరకు సురక్షితమే ఎందుకంటే అప్పటి కాలంలో వాళ్ళు చేసిన ప్రతీది మనకి మంచి మంచి వాళ్ళు గట్టిగా ఉన్నంత మనం ఉండలేము ఇప్పుడు పిల్లలము మనం ఏదో ఎప్పుడైనా రెడీమేడ్ ఉన్నదే కావాలి అనే దాంట్లో ఉంటాము కాబట్టి అది ఖచ్చితంగా సురక్షితమే అని అనుకుంటాను